స్విగ్గీ నుంచి మాట్లాడుతున్నారా అండి మేము బావోస్ నుండి మాట్లాడుతున్నాం అండి నా పేరు రోహిత్ శర్మ అదే మేము ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటున్నాము చైనీస్ ఫుడ్ నూడిల్స్ ఒక రెండు కప్పులు నూడిల్స్ తరువాత ఇండియన్ ఫుడ్ పులిహోర ఒకటి గోంగూర పచ్చడి ఒక ప్యాకెట్టు అవి తేండి పులిహోర ఏమో పద్మావతి రెస్టారెంట్ నుండి తేండి చిగురుపల్లెలో ఉంటుంది పద్మావతి రెస్టారెంటు అంతే అండి ఆ రెండు తేండి ఆర్డర్ నెంబర్ ఎంత అండి ఆరు ఒకటి మూడు రెండు సరే అండి మళ్ళీ ఫోన్ చేస్తాను ఎప్పటి కల్ల తెస్తారు అండి మూడున్నర సాయంత్రం సరే అండి తెచ్చేయండి బావోస్కి తెచ్చేయండి చివరి వీధికి